తెలంగాణలో అనుసరించే ప్రార్థన మత గ్రంథాలు లేదా పవిత్ర గ్రంథాలు వివిధ మతాలకు చెందినవి అవి హిందూ మత గ్రంథాలు అందులో వేదాలు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలు వీటిలో భుభుద్వేగం సమాధివేశం ఉన్నాయి భగవద్గీత అభిధమ పితాక రెండవది ఇస్లాం మత గ్రంథాలు ఖురాన్ ఇస్లాం మతంలో పవిత్రమైన గ్రంథం ఇది ముస్లింల యొక్క మాతృ స్వరూప గ్రంథం మూడవది క్రైస్తవ మతం గ్రంథాలు అందులో బైబిల్ క్రైస్తవ మతంలో పవిత్రమైన గ్రంథం ఇందులో ప్రాచీన ఓల్డ్ టెస్టమెంట్ మరియు న్యూ టెస్టమెంట్ ఉంటాయి నాలుగవది బౌద్ధ మత గ్రంథం అందులో త్రిపిటకం బౌధ మతంలో పవిత్రమైన గ్రంథం ఇది వినయ పిటక సూత్ర పిటక అభిధమ్మ పిటక నుండి రూపొందింది ఈ గ్రంథాలు తెలంగాణలోని వివిధ మతాల అనుసరించే వారి ఆత్మీయ జీవితంలో మార్గదర్శకులుగా ఉంటాయి